హలో అవునండి మీకు ఏది కావాలండి గేర్ సైకిల్ ఉంది నార్మల్ సైకిల్ ఉంది ఉన్నాయండి ఉందండి ఎలక్ట్రిక్ సైకిల్ విత్ డిస్క్ వస్తుంది రెండు అట్లాస్లో ఉందండి అట్లాస్ హీరో ట్యూబ్లెస్లో ఉంటుందండి ట్యూబ్లెస్ ఉంటుంది ప్రైస్ ప్రైజెస్ వచ్చి ఒకటేమో ట్వంటీ ఎయిట్ థౌజండ్ హీరో ఇంకొటేమో థర్టీ సెవెన్ థౌజండ్ ఉంది మీరు ఆర్డర్ ఇస్తే మళ్ళీ తెప్పిస్తామండి టాటాదా అండి

అది ఒక సిక్స్టీ టు సెవెంటీ థౌజండ్ పడుతుందండి సిక్స్టీ టు సెవెంటీ థౌజండ్ ఓకే అండి మీకు కావాలంటే ముందే బుక్ చేస్తే తెప్పిస్తాం ఉంటా ఇక్కడ గుంతకల్లోనే గాంధీ గాంధీ చౌక్ దగ్గర ఓకే అండి